తెలుగు భాష దక్షిణ భారతదేశంలో ప్రధానమైన భాషల్లో ఒకటి ఇది ప్రాచుర్యానికి వచ్చేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది మాట్లాడే భాష ఇది ద్రావిడ కుటుంబానికి చెందిన భాష ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి చరిత్ర తెలుగు భాషకు అనేక వేల ఏళ్ళ చరిత్ర ఉంటుంది ప్రాచీన శిలా శాషలో ఈ భాషకు సంబంధించిన ఆధారాలు లభించాయి నన్నయ తటిక్కన్న ఎర్రప్రగడ అనే కవికులు కావ్య రహ రాసాన్ని అందించా అందించేవారు లీపి తెలుగు లిపి యాభై ఆరు అక్షరాలతో ఉంటుంది అందమైన వ్యాకారంతో కూడిన లిపి చక్కని ఆకారంతో ఉంటుంది దీన్ని వర్ణమాల అచ్చులు హల్లులు అని కూడా అంటారు సాహిత్యం తెలుగు సాహిత్యం చాలా గొప్పది కవులు రచయితలు శతాబ్దాల నుండి అద్భుత కవిత్వాలను సృష్టించారు కవీంద్రులు భక్త కవులు వ్యోజకారులు నాటకకర్తలు తెలుగు సాహిత్యానికి గొప్ప కీర్తిని అందించారు విజయనగర సా సామ్రాజ్యంలో తెలుగు సాహిత్యం చేరింది ఆధునిక తెలుగు ఆధునిక తెలుగు కాలాలను తెలుగు భాష సాహిత్యం సినిమా సంగీతం వా వాణిజ్యం రాజకీయ రంగాల్లో ఎంతో వ్యాప్తిగా ఉపయోగిస్తున్నారు తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది విశిష్టత విశిష్టత తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు ఎందుకంటే దాని పదాలకు ఉన్న సౌఖ్యమైన ఘనత పదాల చివర నాదం పలికే పద్ధతితో మనసు మర్యాదని ఇస్తుంది వైశిష్టమైన వ్యక్తిత్వం తెలుగు భాష అనేది సాంప్రదాయంతో సొగసైన సంస్కృతికి ప్రతిబింబం కవిత్వానికి సాహిత్యానికి ఎంతో ఘనత అనుకూలత ఇస్తుంది తెలుగు భాషలో సంపాదన ఉంటుంది గౌరవం ఉంటు గౌరవం గౌరవం వచ్చేటట్లు కేవలం తెలుగు భాష కాదు అదొక సంస్కృతి సాంప్రదాయం ఒక జీవన విధానం